నాకు మెలోడీ పాటలంటే ఇష్టం ఎందుకంటే అవి వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి మరియు అర్థవంతంగాను ఉంటాయి అర్థం చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఆ పాటలనేటివి ఇంకా అవే కాకుండా ఫాస్ట్ బీట్ సాంగ్సు మరియు లవ్ సాంగ్సు ఫాస్ట్ బీట్ సాంగ్సు ఎందుకంటే నాకు డ్యాన్స్ వేయడమే హాబీ కాబట్టి ఫాస్ట్ బీట్ సాంగ్సు నాకు చాలా నచ్చుతాయి అర్థవంతంగాను ఉంటాయి ఇంకా మెలోడీ సాంగ్స్ అయితే వినడానికి మరియు చూడడానికి చాలా ఆనందంగా ఉంటాయి ఇంకా మన ఫాస్ట్ బీట్ సాంగ్సు అయితే డ్యాన్స్ వేయడానికినూ చూడ్డానికి వినసొంపుగా ఉంటాయి మరియు చూడ్డానికి అర్థవంతంగానూ అర్థం అర్థమయ్యే విధంగా ఉంటాయి అందుకనే నాకు ఫాస్ట్ బీట్ సాంగ్సు మరియు మెలోడీ సాంగ్సు అంటే చాలా ఇష్టం